నమస్తే అండి మీరు గైడే కదా నేను అరకులో వైజాగు విజయనగరం చేసేదాన్ని అండి అవునండీ ఓకే అండి ఆ టూరిస్టులు బాగా వస్తారండి ఇంకా ఫారెనర్స్ కూడా వస్తారండి ఇక్కడికి అదర్ స్టేట్ కూడా వస్తారండి అరకు ఎక్కువ వస్తారండి చూడ్డానికి అన్ని సీజన్లో కన్నా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ వస్తారండి మనకి ఖాళీ ఉండదు అస్సలు అవునండీ అవునండీ అవును ఇక్కడ చాలా ప్లేసులు ఉంటాయి కదండీ కవర్ అయిపొద్ది మనకి

అవును మీరు అక్కడ మీరే ట్రావెలింగ్ అది మీరే చూసుకునే వారా వాళ్ళకి ఓకే ఫుడ్ అది ఓకే అండి మేము మేము ఓన్లీ ట్రావెలింగేనండి ఇక్కడ అరకు ఫుడ్ వాళ్ళు వేరే హోటల్కి వెళ్ళి తినేవారండి అంటే మేము హోటల్ నుంచి తెప్పియమండి అవును అవునండీ ఓకే అండి సరే అయితే అండి బై